హలో స్వాగత్ గ్రాండ్ రెస్టారెంటా అండి అదేండి నేను మీకు ఫుడ్ ఆర్డర్ పెట్టానండి ఒక మటన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ పెట్టాను ఒక చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ పెట్టాను బట్టర్ నాన్ ఫోర్ పెట్టాను బటర్ పనీస్ పనీర్ మసాలా కూడా పెట్టాను నేను అప్పుడే ఆర్డర్ పెట్టి వన్ అవర్ అవుతుందండి ఇప్పుడు వచ్చి మీ నుంచి ఎలాంటి రెస్పాన్సు రాలేదు అందుకే కాల్ చేసాను అండి ఇంకా ఆర్డర్ పంపడానికి వన్ అవర్ పడుతుందా అండి అమ్మో ఆల్రెడీ గెస్ట్లు వచ్చున్నారండి వాళ్ళకి ఫుడ్ పెట్టి పంపించాలి కొంచెం తొందరగా అయ్యేలాగా చేయగలరా ఒక హాఫ్ ఆన్ అవర్లో పంపించగలుగుతారా ఓకే అండి వీలైనంత తొందరగా పంపించండి ఓకే అండి లేట్ అవ్వకుండా చూడండి